హలో సంధ్య ట్రావెల్ ఏజెన్సా అండి నమస్తే అండి మేము ఏపీ టూర్కి వెళ్ళాలని అనుకుంటున్నాం అండి ఈ వన్ వీకు అందులో మాకు ఒక బస్సు అరేంజ్ చేయాలి ఎంత అని చెప్తారా మేము ఏపీలో కాణిపాకం తిరుమల విజయవాడ కాళహస్తి ఇంకా మ మహానంది అహోబిలం అలా టెంపుల్స్కి అలా విజిట్ అవ్వాలి అనునుకుంటున్నాం అండి ఒక ఒక థర్టీ మెంబర్స్ ఒక థర్టీ మెంబర్స్ ఉంటారు అండి

మాకు నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయితే మినిమం వన్ వీక్ అండి సెవెన్ డేస్ కావాలి మీరు అంటే మెంబర్ తక్కువ కదండి కొంచెం చూసి మాట్లాడితే కొంచెం బాగుంటుంది అవునండి అయిన కానీ ఒక బస్సుకి ఫిఫ్టీ టూ అలా సీట్స్ ఉంటాయి మేము అయితే థర్టీ మెంబర్స్ వస్తాము దాని తగినట్టు మీరు వెహికల్ ఆరెంజ్ చేసిన మాకేం ఇబ్బంది లేదు కాకపోతే మీరు ఫార్టీ థౌసండ్ అంటే మేము ఏమి చేయాలండి కొంచెం చూసి అవునా కొంచం మా చూడండి చూసి చెప్పండి చూసి మాట్లాడుకుని చెప్పండి థర్టీ ఫైవా ఓకే అండి మేము అయితే థర్టీ ఫైవ్ అయిన కొంచం ఎక్కువ ఒక థర్టీ అయితే ఫైనల్ అవుతారా కొంచెం టెంపుల్స్ విజిట్ కదండి ఏమి ఇబ్బంది ఉండదు బస్సు నీట్గా పెట్టుకుంటాము అన్నీ బాగా చూసుకుంటాం ఓకే అండి థ్యాంక్ యూ అండి